చదువు అనేది ఒకరి జీవితంలో అది చాలా ముఖ్యమైన అంశం చదువుకుంటేనే ఏదైనా సాధించగలరు అన్న ఆలోచన ఒకరికి ఉంటుంది చదువు అనేది చిన్నప్పటి నుంచి చదువుకుంటూ పై స్థాయి వరకు చదివి వాళ్ళకి కావాల్సింది సంపాదించుకొని ఒకరికి సహాయపడి వాళ్ళ అమ్మా నాన్నలను చూసుకోవడానికి ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చదువు అనేది ఉపయోగపడుతుంది ఎలా అంటే చదువు ఉంటేనే ఒక మనిషికి మర్యాద ఇస్తారు చదువు ఉంటేనే మనం ఏదన్న సాధించగలము చదువు ఉంటేనే ఏదన్న సంపాదించగలం డబ్బులైన సరే వ్యక్తులైన సరే ప్రేమ అయినా సరే ఒకల దగ్గర నుంచి తీసుకోగలము కావాల్సింది చేయగలం కావాలి కావలసినంత తిరిగి తిరగగలము అలాంటిది అనేది ఉంటుంది చదువు అనేది చాలా ముఖ్యం ఒకరి జీవితంలో చదువు లేనిది అసలు ఏది ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నా ఈ ఇప్పుడు చూస్తే చదువు లేకుండా ఎవరు లేరు ప్రతీ ఒక్కరు చదువుతున్నారు పల్లెటూరులో అయినా కానీ ఎక్కడైనా కానీ చదువు చదువు అనేది ముఖ్యం ప్రతీ ఒక తల్లిదండ్రులు కోరుకునేది అంటే వాళ్ళ పిల్లలు చదవాలి అనేది చదివి ఒక స్థాయికి రావాలి మమ్మల్ని చూసుకోవాలి అనేది కోరుకుంటారు ఏదన్న కోరికలు ఉంటేనే చదువు ద్వారా మనము సంపాదించొచ్చు అంటే మన దగ్గరికి వస్తుందన్నమాట చదువు అనేది అంత ముఖ్యం ఒకరి జీవితంలో చదువు లేకపోతే ఎవ్వరు సరిగ్గా చూడరు అరె వీరికి చదువు లేదురా వీడికి సంపాదన లేదు అని ఒక చులకనగా చూస్తారు ఇప్పుడు ఒక స్థాయిలు ఉంటేనే ఎవరన్నా పెళ్ళికి ఒక పిల్లని ఇస్తారు వాడికి ఉద్యోగం ఉందా ఏం చేస్తున్నాడు ఏంటి విషయం అని అంతా తెలుస్తుంది కాబట్టి చదువు ఉంటేనే ఏదన్నా స్థాయి ఏదన్నా మనకి ఏదన్నా దగ్గరికి వస్తుంది మనం కోరుకున్నదల్లా వస్తుంది ఏది కావాలన్నా వస్తుంది కాబట్టి చదువు ఉంటేనే ఏదన్నా జరగగలుగుతుంది ఏదన్నా చెయ్యగలము అన్న ఒక ఆలోచన అనేది ఉండాలి చదవాల్సిందే ప్రతీ ఒక్కరూ చదవాల్సిందే చిన్నప్పుడు నుం చిన్నపిల్లల నుంచి ఎల్కేజీ నుంచి పై చదువులు దాకా చదవాలి చిన్నపిల్లల చిన్నపిల్లల అయినా సరే వాళ్ళ పల్లెటూరిలోనైనా సరే తల్లిదండ్రులు ఇప్పుడు చాలా మంది చదువుకోవడానికి పంపిస్తున్నారు ఎందుకంటే చదువు అంత ముఖ్యమైనది అయ్యింది అన్నమాట ఇప్పుడు చదవకపోతే ఇంకా తెలిసిందే ఏది సరిగ్గా ఉండదు మనకు కావాల్సింది రాదు పైగా ఎవరూ మర్యాద ఇవ్వరు ఇంకా మనం ఏది కోరుకున్న చెయ్యలేము అమ్మానాన్నలకి సహా సహాయం పడా పడలేము వాళ్ళు ఏది కోరుకున్న ఏది చెయ్యలేము కాబట్టి చదువు ఎప్పుడైనా ఒక ముఖ్యమైన అంశం ప్రతీ ఒక్కరి జీవితంలో ప్రతీ ఒక్కరూ చదవాల్సిందే ఏది కావాలన్నా అది చెయ్యాల్సిందే ఇప్పుడూ ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది చదువుకుంటే ఎక్కడికన్నా వెళ్ళగలం ఎక్కడన్నా చెయగలం ఒక గొప్ప స్థాయికి రావాలి అమ్మ నాన్నకి నేను సహాయపడాలి నా కాళ్ళ మీద నేను నిల్చోవాలి నాకు ముందు జీవితంలో ఏ ఇలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలంటే ఏదన్నా ఉన్నా కానీ ముందు మార్గం చదువు కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం ఇప్పుడూ ఎలా అంటే చదువు లేకపోతే ఎలా చూస్తారు అందరు చులకనగా చూస్తారు అరే ఏంట్రా వీడికి రాదు ఈమెకి రాదు ఈమెకి పిల్ల పెళ్ళిళ్ళు ఈమెకి పిల్ అబ్బాయిని ఎవరిస్తారు ఈమెకి వీడికి పిల్లని ఎవరిస్తారు అలా అన్నమాట ఉద్యోగం ఉంటేనే ఇప్పుడు ఎవ్వరైనా పిల్ల ఉద్యోగం ఉంటేనే ఎవరైనా పిల్ల పిల్లని ఇస్తారు ఉద్యోగం లేదు కూలీ పని చేస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అట్లాంటి బయటికి వెళ్తాడు ఏదో ఒకటి గొడవపడి వస్తాడు ఇట్లాంటివన్నీ చదువు లేని వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళకనేది ఒక్క ఎలా అంటే మర్యాద అనేది ఉండదు చులకనగా చూస్తారు అలా కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో చదువు లేనిది ఏది చెయ్యలేము ఏది సంపాదించలేను ఏది మన కాళ్ళ దగ్గరికి రాదు